సామాజిక ప్రభావాలు అంటే అవి సామాజిక ప్రభావాలు అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి రీతిలో అభివృద్ధి చేయించడానికి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నృత్యాలు చాలా అవసరం వీటి ద్వారా తెలియని వారు కూడా అనేక విషయాలు తెలుసుకుంటున్నారు సో వీలు మానసికమైన కానీ సంతోషాన్ని ఇవ్వడానికి ఇవి చాలా